మన శరీరానికి అవసరమైన శక్తి పోషకాలను అందించడానికి తగినంత ఆహారం తీసుకోవడం అవసరం కానీ అవసరమైన పరిమితిని మించి ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అధిక ఆహారం తీసుకోవడం వల్ల శారీరక మానసిక జీవనశైలి పరంగా అనేక సమస్యలు వస్తాయి అతి తినడం వల్ల శారీరక సమస్యలు స్థూలకాయం అధికంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు నిలువలు పెరిగిపోతాయి ఫలితంగా బరువు అధికమవుతుంది దీనివల్ల శరీర ఆకృతి మారిపోతుంది చర్మ సమస్యలు పెరుగుతాయి ఒత్తిడితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి గుండె సంబంధించిన సమస్యలు తిండి ఎక్కువగా తీసుకోవడం ముఖ్యంగా కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి హై బీ పీ హార్ట్ ఎటాక్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది మధుమేహం ముఖ్యంగా షుగర్ అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తింటే టైపు టూ డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది జీర్ణ సమస్యలు అధికంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది ఫలితంగా మలబద్దకం గ్యాస్ సమస్యలు అజీర్ణం గ్యాస్ట్రిక్ సమస్యలు కాలేయానికి నష్టం అధికంగా కొవ్వు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఫ్యాట్ లివర్ సమస్య ఏర్పడుతుంది దీనివల్ల కాలేయానికి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది మానసిక సమస్యలు ఒత్తిడి మానసిక సమస్యలు వివిధ పరిశోధనల ప్రకారం అధికంగా తినడం వల్ల మెదడుపై ప్రభావం పడుతుంది మానసిక ఒత్తిడి అలసట డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది నిద్ర సమస్యలు బాగా తిన్న తర్వాత నిద్ర మరిగిపోవడం అధికంగా నిద్రపోవడం సమస్యలు రావచ్చు